నేను ఎక్కడికైనా వెళ్లాలంటే యుఎస్ అనే చూస్ చేసుకుంటాను ఎందుకంటే అక్కడ నీట్నెస్ కానీ ఉండే రోడ్లు కానీ ఉండే హౌసెస్ కానీ ఉండే ప్లేసెస్ కానీ వెల్ వాల్డర్ వండర్గా ఉంటుంది అదేవిధంగా చూడడానికి పీస్ఫుల్ లైఫ్ ఆడ ఆడ దొరుకుతుంది ఎందుకంటే అక్కడ మనీ వేరు మన మనీ వేరు మనం ఇక్కడ సంపాది ఒక నెల సంపాదించాలి అంటే అక్కడ వన్ వీక్లోనే సంపాదించచ్చు అంతా మనీ వేల్యూ ఉంది అక్కడ అక్కడ ఉన్నట్టయితే మనకు గుడ్ విల్ అనేది వస్తుంది అదేవిధంగా మా ఇంట్లో వాళ్లకి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి మా కొడుకు అక్కడే చదువుతున్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ సంపాదిస్తున్నాడు అలా ఇలా చెప్పుకోవడం కానీ నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది అదేవిధంగా అక్కడ ఉండే ప్లేసెస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటుంది ఎనీ వాటర్ఫాల్స్ కానీ ఉండే జలాలు కానీ అంతా సూపర్గా ఉంటుంది పీస్ఫుల్ లైఫ్ అయితే అక్కడ ఎంజాయ్ చేయవచ్చు హ్యాపీగా అక్కడే మనం సెటిల్ అయితే ఇంకా హ్యాపీ మన పిల్లలు మన ఫ్యామిలీ అంతా అక్కడే సెటిల్ అయితే ఉండే మన ఊరీ వాళ్ళు అందరూ చూడబ్బా ఇక్కడ ఉండేవాడు అక్కడికి వెళ్ళాడు అక్కడే జాబ్ చేస్తున్నాడు అందర్నీ ఫ్యామిలీ ఫుల్గా అక్కడే సెట్ చేసుకున్నాడు ఇప్పుడు హ్యాపీగా అక్కడే ఉన్నాడు అలాంటి ప్లేస్ మనం ఎప్పుడు అబ్బా వెళ్తాం అన్నట్టు పక్కన వాళ్లు మాట్లాడుకునేలా మనం ఉన్నటి ప్లేసెస్ అక్కడ ఉండే కార్లు కాని అక్కడ ఉండే మోటార్ సైకిల్స్ కాని డిఫరెంట్ డిఫరెంట్గా తోపుగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసింటారు అక్కడ చూడడం కానీ ఇక్కడ తీసుకోరాలేము రాలేము మాక్సిమం అక్కడ ఉన్నంత వరకు హ్యాపీగా ఎంజాయ్ ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు మన ఫ్యామిలీ అయితే అవాక్కు అవుతారనమాట అక్కడ వెరీ వండర్ఫుల్ ప్లేసెస్ ఫా ఫాల్స్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది అదేవిధంగా మన ఫ్యామిలీ అక్కడ సెటిల్ అయితే అక్కడ స్కూల్స్ ఎడ్యుకేషన్స్ వెరీ వెల్ మనం ఇక్కడ ఇంగ్లీష్ అయితే ఆపి ఆపి మాట్లాడుతాము కాని అక్కడ వండర్గా వస్తుంది ఫ్లోగా వస్తుంది సూపర్బ్గా మాట్లాడవచ్చు సూపర్బ్గా ఇంగ్లీష్ ఇక్కడ అప్పుడప్పుడు పండగలకు పబ్బాలు కని వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ కొలీగ్స్ వీళ్ళందరూ చూస్తే అబ్బా మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి కష్టపడుతున్నాము వాడు ఎంత సరళంగా మాట్లాడుతున్నాడు చూడవా అలా అనిపిస్తుంది మనకు ప్రౌడ్గా మంచి పేరు ప్రతిష్టలు అంతా అక్కడ ఉండడం వల్లనే వస్తుంది అంతేకాకుండా అక్కడ జాబ్ అయితే చాలా ఎక్కువ టైం ఇవ్వరు మాక్సిమం టైం ఉంటుంది ఎక్కువ డబ్బులు వస్తుంది అలా అని మనం ఎంత సంపాదిస్తామో వన్ ఇయర్లోనే అక్కడ సంపాదించింది ఇక్కడ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే ఈ ఇన్వెస్ట్ ఏదైనా పెడితే డెఫనెట్గా మనం టార్గెట్ అచీవ్ చేయొచ్చు ఒక కంపెనీని అయితే ఇక్కడే పెట్టవచ్చు ఆ డబ్బులతో అయితే ఇక్కడ సంపాదించి వచ్చి అక్కడ పోయి కంపెనీ పెట్టాలంటే చాలా కష్టం కానీ అక్కడ సంపాదించింది ఇక్కడైతే సూపర్బ్ ఒక పెద్ద కంపెనీ అయితే మనమే పెట్టేయచ్చు మన పేరు మీదగా అలా ఉంటుంది అక్కడ సంపాదించే డబ్బు కానీ చదువుకునే ఎడ్యుకేషన్ అయితే వెరీ వండర్గా ఉంటుంది వండర్ఫుల్ ఎడ్యుకేషన్ ఇస్తారు చిన్నప్పటి నుంచి పెద్దప్పటి వరకు హాస్పిటల్స్ కానీ ఫుల్ మనకు కావాల్సిన కావాల్సిన మందులు కాని అంతా బెస్ట్గా ఇస్తారు మనం ఎంత బెస్ట్గా బతకాలో అక్కడైతే బాగా బతకవచ్చు చాలా ఇష్టంగా మనకు ఏమి కావాలో అవి తినొచ్చు ఫ్రీడం ఫుల్ లైఫ్ ఇస్తారు అక్కడ ఎక్కడికి వెళ్లినా పాస్పోర్ట్ కానీ వీసా కానీ చేతిలోనే పెట్టుకోవాలి ఎందుకైతే లేనిదే అక్కడ ఎవరు అలో చెయ్యరు ఒకలా అలో చేసిన దొరికిన మనకి చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి అవంతా మనకి ఎందుకు అవంతా వదిలేసి బాగా ఉండాలి బాగా లైఫ్ ఎంజాయ్ చేయాలి అలాంటి చోట్ల అయితే నాకైతే యుఎస్ఎ ఇలాంటి చోట్లు అక్కడ ఉండే లైట్స్ డెకరేషన్స్ కానీ బిల్డింగ్స్ కానీ అక్కడ చూడడానికైతే కళ్ళు అయితే చాలవు రెండు కళ్ళు అయితే హ్యాపీగా అయిన లైఫ్ సూపర్బ్గా గడపడం కానీ వండర్ అయిన ప్లేసెస్ కానీ షిప్స్లో వెళ్లడం కానీ గూడ్స్లో పోవడం కానీ ట్రైన్స్ రోడ్స్ మీదనే వెళ్తాయి రోడ్స్లో వెక్కడం కానీ అలాంటివి చాలా యూస్ఫుల్ లైఫ్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి లైఫ్ ఎంజాయ్ చేయాలి అంటే యూఎస్ఏ ఇస్ ద బెస్ట్